మన దేశంలో రవాణా వ్యవస్థ ముందుకు సా ముందు తరాలతో కానీ ఆ పోల్చుకున్నట్లయితే చాలా బాగా మెరుగు పడిందని చెప్పాలి ఎందుకంటే మన గవర్నమెంట్ అనేది చాలా కేర్ తీసుకుంటుంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ట్రావెలింగ్కి ఇబ్బంది పడుతూ ఉంటారనమాట ఎందుకంటే

చిన్ని చిన్ని గ్రామాలు కానీ అక్కడ స్టాప్ అనేది ఉండదు బస్సెస్లో మనం ప్రయాణిస్తూ ఉంటే నేను ఉద్యోగం చేసేటప్పుడైతే నేను కొన్ని ఇబ్బందులెదుర్కొన్నాను అదేంటంటే మనం ఇప్పుడు కాకినాడ వెళ్ళాలి అనుకుంటే మధ్యలో ద్రాక్షారామం గొల్లపాలెం మామిడాడ ఇలాంటి చిన్న చిన్న గ్రామాలుంటాయనమాట అక్కడ మనం దిగాలి అనుకుంటే ఇంకా బస్సనేది స్టాప్ ఉండదు ఆటోలో వెళ్తే మనకి అక్కడ దించుతాడు కానీ బస్లో వెళ్తే మాత్రం డైరెక్ట్ మెయిన్ స్టేషన్ ఏదైతే ఉందో మెయిన్ సిటీ అక్కడే దింపుతూ ఉంటాడు ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మనం అక్కడ పనుంది మనం అక్కడ జాబుంది అనుకుంటే కనుక అక్కడ స్టాప్ ఉండకపోతే మనకి టైం అనేది వేస్ట్ అవ్వడం జరుగుతుంది అలాగే చాలా మంది బస్సెస్లోనూ ట్రైన్లోనూ ఎక్కువగా ట్రావెలింగ్ చేయడానికి ఇష్టపడతారు ఎందుకంటే అవి సేఫ్గా ఉంటాయి ఇప్పుడు ట్రైన్ అనేదేంటంటే టికెట్టు తక్కువగా ఉంటుంది మనకి సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి చాలా మంది ట్రైన్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు అలాగే బస్ససేంటంటే కొంచెం రేటెక్కువ అయినప్పటికీ బస్సు అనేది సేఫ్ జర్నీ చాలా బాగుంటుంది కానీ ఇక్కడ డైలీ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళాలి అనుకునేవాళ్లేంటంటే ఆటోలు మీద ఎక్కువగా ప్రయాణించడం జరుగుతుంది ఇంకా సొంతంగా వెహికల్స్ కూడా ఉంటాయి కానీ రోడ్లు అనేవి కూడా చాలా బాగా ఉన్నాయండి ఇప్పుడు గతంతో పోల్చుకుంటే గవర్నమెంటు చాలా బాగా రోడ్లు ట్రావెలింగ్ సౌకర్యాలు అన్నీ కూడా ప్రజలకందిస్తుంది ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మనకి తెలంగాణాలోను కార్ణాటకాలో కూడా లేడీస్కి బస్సు ఫ్రీ అనేది వచ్చింది దీని వల్ల పేద మహిళలు ఇంకా మనకి డైలీ జాబ్ చేసే వాళ్ళు కూడా చాలా మేలు పొందుతున్నారు కానీ దీనివల్ల నష్టమేంటంటే మనకి ఆటోలు ఇంకా రిక్షావాళ్ళు మనకి ట్రావెలింగ్కి సంబంధించినటువంటి క్యాబ్ వాళ్ళు వీళ్ళయితే కొంచెం నష్టమనేది చూస్తున్నారు ఎందుకంటే మరి అందరికి ఫ్రీ సర్వీసు లేడీస్కి ఇవ్వటం వల్ల మిగిలిన వాళ్ళు పాపము ఉపాధిని కోల్పోతున్నారని ఈ మధ్య నేను ఇన్స్టాగ్రామ్లోనూ ఇంకా వార్తల్లో కూడా చూడటం జరిగింది